ఏం కావాలమ్మా పుస్తకాలా మా షాప్లో అన్నీ ఉంటాయమ్మ ఎప్పుడు వస్తారు కదా ఈ షాప్కి బోలెడు ఉంటాయి పుస్తకాలు ఉంటాయి అట్టలు ఉంటాయి తర్వాత పెన్నులు పెన్నులు మీకు ఏవి కావాలంటే అవి ఎర్ర పెన్నులు కావాలంటే నల్ల పెన్నులు కావాలంటే ఇంకా తర్వాత నల్ల పెన్నులు ఉంటాయి బ్లూ పెన్నులు ఉంటాయి బోలెడు ఇంకా తరువాత అట్టలు ఉంటాయి అట్టలు పుస్తకాలకు వేసుకుంటారు కదా అట్టలు అవి కూడా ఉంటాయమ్మ తర్వాత ఇంకా చాలా ఉంటాయి నీకు ఏది కావాలంటే అది అడుగు నేను చెప్తాను ను నువ్వు తీసుకో ఎలా అయినా ఏం కావాలో చెప్పు నీకు ఎక్కువ రేట్లు ఎందుకు ఇస్తావమ్మా నీకు తక్కువ రేట్లకే ఇస్తాము నువ్వు చెప్పు నీకేం కావాలో

అవా పొట్టివా అమ్మ అదే తెల్ల తెల్ల పేజీలు పొట్టివి పొడుగువి తెల్ల పేజీలు పొట్టివి ఎన్ని కావాలమ్మా పొడవ్వి

పెన్సిళ్ళు చెరుపుకునేవి ఉంటాయి స్కెళ్ళు ఉంటాయి బాక్సులు ఉంటాయి కదా ఇవన్నీ పెట్టుకోవడానికి బాక్స్ కావాలి కదా బాక్స్లేమో ఖాళీ బాక్సులు ఉంటాయి ఖాళీ బాక్సులు ఉంటాయి అవన్నీ పెట్టేసి ఉన్నవి కూడా ఉంటాయి అయితే ఈ చాలా అమ్మా ఇంకేమైనా కావాలా అమ్మా

బొమ్మలు బొమ్మలవే వస్తాయి స్టిక్కర్లు పువ్వులు పువ్వులొచ్చేవి కూడా ఉంటాయమ్మ పువ్వులు వచ్చేవి ఉంటాయి బొమ్మలు వచ్చేవి ఉంటాయి అవి అంటించుకునేవి ఉంటాయి లేకపోతే గమ్ము వేసుకుని అంటించుకునేవి ఉంటాయి మామూలుగా ఇలా తీసుకుని అంటించుకునేవి ఉంటాయి ఇలాంటివి ఉంటాయమ్మ ఇదిగో ఇవన్నీ చూపిస్తున్నాను చూడు నీకు ఇదిగో స్టిక్కర్లు ఇవన్నీ పువ్వులివి అవేమో చూస్తున్నావు కదా నువ్వు ఇదిగో పువ్వు పువ్వులు ఇవి ఇవేమో పిల్లల బొమ్మలు ఇదే కార్టూన్లో వస్తాయి కదా టీవీలో వస్తాయి బొమ్మలు అలాంటి బొమ్మలు ఇవి ఇదిగో ఇదిగో ఇదగోండి ఇది చూసుకోండి ఇవి మీకు ఏం కావాలో చూసుకుని చెప్పండి పువ్వులు బొమ్మలు కావాలా సరే ఇప్పుడు లిస్ట్ రాస్తాను చూడు రెండు పెద్ద నోట్స్లు నల్ నలభై రూపాయలు తర్వాత చిన్న నోట్స్లు ఇరవై రూపాయలు అరవై అరవై అక్కడికి పెన్నులు రెండు ఐదు రూపాయల పెన్నులు కాబట్టి రెండు పది మరి ఎంతయింది డెబ్భై ఇంకో రెండు పెన్నులు అడిగావా డెబ్భై అయ్యాయి ఎనభై ఎనభై ఆ బాక్స్ బాక్స్ అన్ని ఇచ్చానా నీకు ఇదిగో బాక్స్ ఇదిగో బాక్స్ పక్కన పెట్టుకో సంచులో వేసుకో అమ్మ ఇవన్నీ సంచులో వేసుకో నీ సంచి తెచ్చుకున్నావు కదా సంచులో వేసుకో డెబ్బైని బాక్స్ ఎంత ముప్పై రూపాయలు వంద రూపాయలు వంద రూపాయల అట్టలు తీసుకునావు కదా ఇదిగో అట్ట అయి పిన్నులు కొట్టుకునేవి కూడా కావాలామ్మా పిన్నులు కొట్టుకునేవి పిన్ను కొట్టుకునేవి కూడా ఉంటాయి అట్ట అట్ట అట్టలేమో ఒక ఇరవై రూపాయలు వేసుకో నూట ఇరవై రూపాయలు పిన్నులు కొట్టేదేమో యాభై రూపాయలు ఒక డెబ్బై రూపాయలు ఇంకా ఇవే పువ్వులు తీసుకున్నావు కదా పువ్వులు అంటించుకునే పువ్వులు అంటించుకునే పువ్వులు ఏమో పది రూపాయలు నూట ఎనభై అయ్యిందమ్మ నూట ఎనభై

చెక్కుకొనేవి ఆ బాక్సులో ఉంటాయి కదమ్మా ఇదిగో ఇందాక బాక్స్ ఇచ్చాను చూడు తెరువు ఒకసారి చూడు దానిలో ఉంటాయి పెన్సిల్ ఇంకా ఎక్కువ ఇవ్వనా చెక్కుతారు కదా చెక్కి విరిగిపోతాయి ఇంకోకటి తీసుకుంటే ఇంట్లో పెట్టుకున్నావు అనుకో వాళ్ళు అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు రెండు వందలు ఇచ్చేయి అమ్మ రెండు వందలు ఇచ్చేయి తల్లి ఇక్కడే ఉంటాయి అమ్మ అని చూసుకున్నావు కదా ఇంకా మా షాప్లో చాలా ఉంటాయి మా కొట్టు వాస్తు ఉండు వాస్తు ఉండు మరి అన్ని ఇక్కడే కొనుక్కోవాలి మరి నువ్వు సరేనమ్మా ఇదే అమ్మ నీ ఎదురుగానే కదమ్మా ఇచ్చాను

సరే అమ్మ తప్పకుండా రావాలమ్మ ఇక్కడికే రండి ఎం

సరేనమ్మా సరే అమ్మ సరేనమ్మా